హలో గుడ్ మార్నింగ్ మేడం నివాస్ మదర్ అండి మేడం మేడం ఒక నిమిషం మేడం నాకు కొంచెం ఆరోగ్యం బాగ లేకపోతే మా అబ్బాయిని ఆపుకున్నాను అండి అందుకని ఈరోజు రాలేకపోయాడు అబ్బాయి నాకు కాస్త ఒంట్లో బాగలేదు మేడం అందుకని మా అబ్బాయి తోడుగా ఉన్నాడు మేడమ్ అన్నీ మీరే మాట్లాడతారా కొంచెం మాకు టైమ్ ఇవ్వండి మేడం ఈరోజు బాగలేదు ఫస్ట్ టైమ్ మీరు ఇన్ఫార్మ్ చేశారు ఇదే కదా ఫస్ట్ టైమ్ మీరు ఇన్ఫార్మ్ చేయటం ఎప్పుడు చేశారండి ఇన్ఫార్మ్ మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు నాకు ఇదే ఫస్ట్ కాల్ మేడం రావటం మా బాబు చేసినట్టు మాట్లాడతారు ఏంటి మేడమ్ నాకు అర్థం కాట్లేదు ఏదో ఒక రోజు స్కూల్కి రాకపోతే అన్ని మా బాబు చేసినట్టు మీ స్కూల్కి చెడ్డ పేరు వచ్చినట్టు మాట్లాడతారు ఏంటి మా వాడు స్టూడెంటా లీడరా అండి చెప్పండి మీరే మా అబ్బాయి రాలేదని అంటే రీజన్ నేను చెప్తున్నాను రాలేదంటే నేను కారణం చెప్తున్నాను ఇంక మీరు ఏంటి

సరే మేడం ఈసారి నుంచి అదే చేస్తాము కొంచెం కాస్త మాకు ఇంటిమేట్ చేస్తు ఉండండి